చెప్పండి ఎవరు అవును ఎల్బి హైదరాబాద్ టాక్సీ డ్రైవర్ ఆల్ ఓవర్ ఇండియా చెప్పండి మీకు ఏం కావాలి అంతేనా వచ్చి చూడండి ఎక్కడ ఉంటారు అండి ఎప్పుడు వస్తారు మీరు మీ ప్లాన్స్ ఏంటిది ఎంత మంది వస్తారు అవునా ఎప్పుడు వస్తారు మరి ఆర్ ఆర్ డిస్టిక్ ఇక్కడ ఎల్బినగర్కి దగ్గరనే అండి మీరు వచ్చేసేయండి రండి రండి వచ్చి ఏ టైంకి వస్తారు అండి మీరు ఏ టైంకి వచ్చినా ఓకే అండి మాకు పర్ హెడ్కి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది అవును హైదరాబాద్లో ఇప్పుడు మనకి దగ్గరలో అంటే రామోజీ ఫిలిం సిటీ ఉంటుంది రామోజీ రామోజీ ఫిలిం సిటీకి చూడటానికి తీసుకెళతాము తరువాత మన అగ్రికల్చర్ మాల్స్ ఇంకా వేరే వేరే దుర్గం చెరువు గండిపేట్ పార్క్ మొత్తం హైదరాబాద్ ఆల్ ఓవర్ హైదరాబాద్ మొత్తం మీకు టూరిస్ట్లాగా చూపించుకొని తీసుకొని వస్తాము అండి మేమే మొత్తం ప్యాకేజ్ కలిపి మొత్తం ప్యాకేజ్ కలిపి ఫైవ్ థౌసండ్ అవుతుంది అండి ఏంటి ఏంటీ వన్ వీకు ఓకే అండి ఏం కాదు పర్లేదు మీరు వచ్చేసేయండి వన్ వీకు